ఇప్పుడు రెండు అంతస్తులంటే మొత్తం బయట లోపల కొట్టుడా పుట్టి పెట్టుడేనా మొత్తం రెండు అంతస్తులా మొత్తం ఖర్చులన్నీ మావే కూలోళ్ళు కూడా మావాళ్ళే మావాళ్ళేగా పెయింట్లు నువ్వు తెప్పిస్తావా మేము తెచ్చుకోవాల్నా అంత నాదే

ఇక మొత్తం అన్నీ ఇప్పుడు కూలోళ్ళు నావాళ్ళే కూలోళ్ళు నావాళ్ళే పెయింటూ నాదే అంటే రెండు లక్షల చిల్లర పడుతుంది

ఇక అన్నంత ఇస్తాలే గానీ మనం మాట్లాడుకోవాలె కూర్చొని ఎక్కడ అయితే కానీ ఇక నాకు కూడా కూలోళ్ళు ఒకరోజు వస్తారు ఒకరోజు రారు రాత్రి పగలు అనక నేను కూడా చేసుకోవాలి కదా నన్ను కూడా చూడాలి మీరు

అదే నేను ఇప్పుడు వరంగల్ నుంచి ఇక నేను వరంగల్ నుంచి పట్టుకొత్తా గానీ మనుషులని

మరి ఇప్పుడు ఇల్లు చూస్తానికి ఎప్పుడు రావాలె ఇల్లు చూస్తానికి ఎప్పుడు రావాలి

నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాం నేను రాకపోయినా మా అసిస్టెంట్ అయినా పంపుతా గానీ

ఇక ఓకే ఏంటి మనకు మనకు మనం ఇంతకు ముందు చేసినోళ్ళమే నావి

చెప్పండి అదే అదే ఇప్పుడు నీకు వచ్చే కూలోళ్ళకి ఇవ్వాలి పెయింట్లు కొనుక్కొచ్చుకోవాలి ఇప్పుడు

ఇక నువ్వు పోయి హైదరాబాద్లో ఉంటే మళ్ళా దొరకవు మళ్ళా ఫోన్ పే చేస్తే మరి సిగ్నల్ లేదంటావు సర్వర్ లేదంటావు

మంచిగా అనిపియ్యది మళ్ళా నాకు కూడా మాట పోతుంది సగం పనులకి పోతే

రేపు సాయంత్రం వరకు బయలుదేరుతా ట్రైన్ ఎక్కితే ఇడ ఇక సాయంత్రం అంటే నైట్ అక్కడ రూమ్ తీసుకుంటలే జమ్మికుంటలో కానీ

అంతే అంతే అచ్చేటప్పుడు ఇక ఫోన్ చేస్తా నీకు

సరే

ఇక ఏమన్నా ఉంటే ఇక మనం తరవాత చూసుకోవచ్చు

ఓకే ఇక అందరినీ నేను తీసుకొచ్చుకుంటా గానీ మా వాళ్ళు ఉండాలి మా జనాభా ఉన్నది మంచిగానే

ఓకే మరి